ఇప్పుడు మనం ఏదైనా బట్టలు కుట్లు వేయించుకోవాలన్నా అల్లికలు సమూనాలు నమూనాలు లేదా కొన్ని ప్రత్యేక పద్ధతుల గురించి చెప్పండి మీరు ఏదైనా సంప్రదాయ దుస్తులను తయారు చేయాలని ప్రయత్నించారా ఇంట్లో ఫంక్షన్ ఉంది అందరికి ఒక థీంలో మంచి డ్రెస్లు కుట్టించాలి కానీ సమయం తక్కువగా ఉంది పైగా టైలర్ షాప్ చుట్టూ తిరిగే వీలు కూడా లేదు ఓపిక లేదు ఇప్పుడేం చేయాలి గందరగోళ పడుతోంది పడుతూ ఉన్నాము ఇలాంటి పరిస్థితి ఏదో ఒక సందర్భంలో చాలా మందికి ఎదురై ఉంటుంది కదూ దీనికి చాలా మంది సమస్యగా దీని చాలా సమస్యగా అందరూ ఉంటారు దీనికి దీని గురించి ఒక వెబ్సైట్ కూడా ఉంది అది మనకు తెలియదు అదేంటంటే ఆ టైలర్ వాళ్ళు ఇంటికే వచ్చి మనకు కొలతల్ని తీసుకొని ప్రత్యేకంగా చాలా మంచిగా కుట్టి మనకు పంపిస్తారు వాటికి ప్రత్యేకత ఏంటంటే సాంప్రదాయ దుస్తులు మొదలు ట్రెండీ డ్రస్సులు వరకు మార్కెట్లో రెడీమేడ్ ఎన్నెన్నో ఉన్నాయి ఫ్యాషన్ డిజైన్ల చేతిలో రూపు దిద్దిన కొత్త కొత్త డిజైన్లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ఇలాంటివి ఎన్ని ఉన్న సరే ప్రత్యేకంగా డిజైన్ చేసుకొని మన కొలతలతో కుట్టించుకునే డ్రస్సులే బాగా నచ్చు నచ్చుతాయి మనకు అందుకే చాలా మంది కావలసినవి కుట్టించుకోవడానికి నచ్చినవి బోటిక్ టైలరింగ్ షాప్ చుట్టూ తిరుగుతారు ఇవ్వడం దగ్గర నుంచి మళ్ళీ అవి చేతికి అందే వరకు ఒకటికి నాలుగు సార్లు ఫోన్ చేస్తుంటారు కానీ ఆ తిప్పలేమి లే లేకుండా మన ఇంట్లో ఉండే మన ఆ పనులన్నీ చేసుకునే వెసులుబాటుని కల్పించడానికి ఎన్నో వెబ్సైట్ యాప్లు అందుబాటులో ఉన్నాయి వాటిల్లో క్లౌడ్ టైలరింగ్ టైలర్స్ ఇన్ యువర్స్ టైలర్స్ వంటివి కొన్ని మామూలుగా దుస్తులు విషయంలో టైలర్లు మనకు చెప్పినట్టు కుట్టకపోవడం సమయానికి అందించకపోవడం లాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి అలాంటివి ఇబ్బందులు లేకుండా టైలరింగ్ టెక్నాలజీ కలిపి పనిచేస్తూ వెబ్సైట్ ఒక వైపు కస్టమర్ల సౌకర్యానికి కలిపిస్తూ మరోవైపు టైలరింగ్ వచ్చిన వారికి పనిచేసుకునే వీలును అందిస్తున్నాయి ఎలా పని చేస్తారంటే వాళ్ళు వీళ్ళ వెబ్సైట్ లేదా యాప్ని తెరిచి ఇంట్లో నుంచే మనం సంప్రదించవచ్చు కుట్టించుకోవాలన్న బట్టలని కొలతలని తీసుకోవడానికి వాళ్ళు ఇంటికి వస్తారు ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనర్తో మాట్లాడించి మనం కోరుకున్న డిజైన్లు ఎంబ్రాయిడరీ ఎంపిక చేస్తారు అలా కనీసం ఆరు గంటల నుంచి వారం రోజులు మన వ్యవధి వ్యవి వ్యవధిలో మనం చెప్పినట్లు కుట్టేసి కుట్టేసి ఇంటికి తెచ్చిస్తారు వాళ్ళే వాట్సాప్ ద్వారా ట్రాక్ చేస్తూ ఫైనల్గా కుట్టిన దుస్తులని చూపించినా మనం సరే చూపించినా సరే ఇంటికి పంపుతారు సాదా సాదా జాకెట్ల నుంచి ఎంబ్రాయిడరీ బ్లౌసులు లెహంగాలు కుర్తాలు చీరలు చొక్కాలు ఇలా ఏదైనా వీటి వీటి ద్వారా కుట్టించుకోవచ్చు ఇంకా ఉంటాయి ఉంటాయి డ్యాంగ్ డ్యాంగ్ ప్యాంట్ పాటు అన్ని రకాల ఆల్ట్రేషన్లు చేయిస్తారు అంతే కాదు వీటిలో కొన్ని టైలరింగ్ సంస్థలు వాళ్ళు కుట్టిన డ్రెస్సులు ఆల్ట్రేషన్స్ ఎప్పటికీ ఉచితంగా చేయిస్తాయట ఇంట్లో ఉండే కాదు అవసరమైతే మనం అందుబాటులో లేకపోయినా వీడియో కాల్ ద్వారా కొలతలని వివరాలని ఇవ్వవచ్చు ఇంకా వాళ్ళని వాళ్ళని మనకి నచ్చిన స్వస్థలంకి ఇప్పించి డిసైడ్ చేయమనే వీలుంది హైదరాబాద్ బెంగళూరు చెన్నై పాటు ప్రముఖ నగరాల్లో ఈ టైలరింగ్ వెబ్సైట్ అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు క్లౌడ్ టైలర్స్ స్టోర్స్ ప్రొద్దుటూరు తిరుపతి మెదక్ నల్గొండ లాంటి ప్రాంతాలలో కూడా ఉన్నాయి కుట్టించుకోడానికి కాదు వీటికి కొన్ని స్థా సంస్థలు ఆసక్తి ఉన్న టైలర్స్ కుట్టే అవకాశాన్ని ఇస్తుంది బాగా కుట్టడం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు సంప్రదించి టైలరింగ్ని చేయించి ఈ రోజు పనులు వీలు కుదరదని వారి వాళ్ళ వారి చేత ఈ టైలరింగ్ సంస్థలు మంచి ఛాయిస్ ని అటు సౌకర్యంగా ఉంటాయి ఇలాంటివి మనం చాలా వింటాము సంప్రదాయ దుస్తులు ట్రెండింగ్ డ్రెస్సులు మనకు నచ్చిన విధంగా వాళ్ళు మనకు కుట్టి ఇస్తారు చాలా కష్టపడతారు వాళ్ళు మనకు నచ్చినట్టుగా సాంప్రదాయంగా వెస్ట్రెన్లో ఇంకా ఎలాగైనా వాళ్ళు మనకు స్టిచ్చింగ్ చేసి ఇస్తారు డ్రెస్సులని చాలా కష్టపడి మనకు మగ్గం వర్క్ అలాంటివి చేస్తారు మనకు చాలా నచ్చుతుంది అలాంటిది మనకి నచ్చినప్పుడు వాళ్ళని మనం బాగుంది అనవలెను చాలా ఆనందపరచాలి వాళ్ళకు మనం వేసుకున్నప్పుడు ఆనందపడితే వాళ్ళకు చాలా ఇష్టం మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు ఇంకా అందరం ఒకేలాంటి డ్రెస్సులు వేసుకోవాలి అనుకున్నప్పుడు మనకు ఎక్కడ తీసుకోవాలో అర్థం కానప్పుడు పదే పదే టైలర్ దగ్గరికి తిరగాల్సి వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి ఇంకా టైలర్ ఇంటికి వచ్చి చేస్తున్నప్పుడు అలాంటి యాప్స్ కూడా ఉన్నప్పుడు మనకు చాలా ఆనందంగా నాకు నచ్చిన విధంగా మనం చేసుకోవచ్చు ఇంకా అందరూ మంచిగా మనం అలా చేసుకుంటే చాలా ఆనందంగా మరియు చాలా బాగుంటుంది వాళ్ళు మనకు నచ్చినట్టు ఎలా చేయమంటే అలా చేస్తారు కొత్త కొత్త డిజైన్స్ పెడతారు ఇంకా డ్రెస్సులు కుడతారు చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి ఎవ్వరికైనా సరే చాలా బాగుంటుంది మనకు ఏమైనా డౌట్స్ ఉన్న కాల్ చేస్తారు ఒకవేళ మన దగ్గర క్లాత్ లేనప్పుడు వాళ్ళే తెప్పించి కుడతారు ఇంకా ఇలాంటివి చాలా మనకు ఉన్నాయి మన ప్రాంతంలో ఇలా నిర్దిష్ట కుట్లు అల్లికలు నమూనాలు లేదా కొన్ని ప్రత్యేక పద్ధతుల గురించి కూడా ఉన్నాయి ఇలాంటివి ఉంటాయి ఇంకా ఇవన్నీ ఎక్కడంటే హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో కూడా ఉన్నాయి టైలరింగ్ వెబ్సైట్స్ ఇక్కడ మీకు కావాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఎంబ్రాయిడరీ చేస్తారు మగ్గం వర్క్ చేస్తారు మరి చిన్న పిల్లలకు మదర్స్కి ఫాదర్స్కి ఆనివర్సరీకి బర్త్డేకి ఇక్కడ ఏవైనా చేయించుకోవచ్చు మనము ఈ వెబ్సైట్లో ఇలాంటి టైలర్స్ చాలా మందే ఉంటారు ఇంకా వాళ్ళు మనకి నచ్చినట్టుగా కుట్టి మనల్ని ఆనందపరుస్తారు ఇంకా అందరూ మనల్ని చాలా బాగా చూసుకుంటారు బాగుంటుంది ఇంకా చీరలు కుర్తాలు చొక్కాలు టాప్స్ ఇంకా ఏదైనా సరే చాలా బాగా కుడతారు ఫోన్ చేస్తారు ఇంకా మనకు నచ్చిన విధంగా వాళ్ళే ఇంటికి వచ్చి డెలివరీ చేస్తారు డ్రెస్సెస్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళే ఉంటారు వాళ్ళే వచ్చి అన్ని చేస్తారు మనకు మనకు నచ్చిన డిజైన్లు వాళ్ళు చేస్తారు ఇంకా మ్యారేజస్కి అయితే ఇంకా వాళ్ళే పెళ్ళి కూతురు హల్దీ ఫంక్షన్ నుండి వాళ్ళే మొత్తం చేస్తారు రిసెప్షన్ వరకు హల్దీ ఫంక్షన్ నుండి రిసెప్షన్ వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఇంకా డిన్నర్కి సంగీత్కి అన్ని ఫంక్షన్స్కి అన్ని వాళ్ళే చూసుకొని వాళ్ళే చూసుకుంటారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉంటారు కదా మ్యారేజ్ అంటే అందరికీ వాళ్ళే తీసుకుంటారు అన్నీ అయిపోయిన తర్వాత చాలా బాగా మంచిగా టక్ దగ్గర నుండి వాళ్ళే స్టిచింగ్ చేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది అన్ని సెట్ అయ్యేటట్టు చూసుకుంటారు కొలతలు కూడా ఏమి ఇబ్బంది లేదు పర్ఫెక్ట్గా కుడతారు మనకి నచ్చిన విధంగా కుడతారు అందరూ చాలా బాగా సహాయం చేస్తారు మనకు వాళ్ళు కుట్టినప్పుడు వాళ్ళు మనకు ఎంత కష్టపడి కుడితే వాళ్ళకు మనం అంత మంచిగా చూసుకోవాలి ఇంకా వాళ్ళని నవ్వుతూ పలకరించాలి ఎప్పుడైనా సరే ఇంకా అందరం వాళ్ళు మంచిగా ఉన్నపుడే మనం కూడా మంచిగా ఉంటాము వాళ్ళు ఇంత కష్టపడి కుట్టినప్పుడు వాళ్ళని మనం గౌరవించాలి మనకు సమయానికి అందిస్తున్నప్పుడు దుస్తులను వాళ్ళని మనం చాలా బాగా ఎంకరేజ్ చేయాలి కస్టమర్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు ఇంకా మనకి ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ వాళ్ళు కుట్టి ఇస్తారు బోటిక్ టైలరింగ్ షాప్స్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా మనకు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారంటే చాలా బాగుంటాయి ఎంబ్రాయిడరీస్ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ ఇంకా అన్ని చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర అన్నీ బాగుంటాయి వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు ఇంకా ఈ టైలరింగ్ వాళ్ళు చిన్న పిల్లలకు పెద్ద పిల్లలకు అందరికీ కుట్టేస్తారు ఇంకా లెహంగాస్ హల్దీ ఫంక్షన్స్కి ఇంకా జీన్స్ టాప్స్ ఇవి ఇలా ఏవైనా సరే చాలా బాగా కుడతారు చాలా బాగుంటుంది ఏ డిజైన్ పెట్టమని చెప్పినా ఆ డిజైన్ పెడతారు ఇంకా చిన్న పిల్లల ఫంక్షన్స్కి నేమ్స్ సెరమనికి ఇంకా శ్రీమంతానికి ఇలాంటివి చాలా ఫంక్షన్స్కి కూడా వాళ్ళు బాగా చేస్తారు మనకు హెల్ప్గా ఇంకా అందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటే మనకే డిజైన్ మనకు నచ్చినట్టు కుడతారు ఇంట్లో ఫంక్షన్స్కి ఇంకా దేనికైనా సరే వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు మనల్ని ఏ ప్రాబ్లమ్ రాకుండా మంచిగా స్టిచింగ్ చేసి ఇస్తారు కుర్తాస్ ఇంకా చీరలు ఎంబ్రాయిడరీ బ్లౌసులు మగ్గం వర్కులు అన్ని ఇవి ఇలాంటివి బాగా చేస్తారు ఇంకా చిన్న పిల్లలకైతే చిన్న చిన్న లంగాలు మంచి మంచిగా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చిన్నపిల్లల ఫ్రాక్స్ బెలూన్ ఫ్రాక్స్ ఇలాంటివి చాలా మంచిగా చేసి పెడతారు అవి చూసినప్పుడే చాలా మంచిగా మనస్ఫూర్తిగా అనిపిస్తుంది అవి చూసినప్పుడు మనకు మనస్పూర్తిగా అనిపిస్తుంది చాలా బాగుంటాయి ఇంకా అందరము చాలా ఆనందంతో ఉంటాము అవి చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది అందులో చిన్న పిల్లల కంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మనకైనా సరే మ్యారేజస్కి ఎప్పుడైనా సరే అమ్మాయిలకి చాలా బాగుంటుంది అలాంటి కపుల్ పేరు ఉంటుంది కపుల్ పేర్ ఉన్నప్పుడు అండ్ సర్ప్రైజ్ ఇవ్వచ్చు ఎవరైనా బర్త్డేకి అనివర్సరీకి ఇంకా దేనికైనా ఎంగేజ్మెంట్కి దేనికైనా సర్ప్రైజ్ ఇవ్వచ్చు చాలా బాగుంటుంది అందరూ మంచిగా మంచిగా అనిపిస్తుంది వేసుకున్నప్పుడు కపుల్ డ్రెస్సెస్ అని వాళ్ళు కూడా అనుకుంటారు ఇలా టైలర్స్ మంచిగా మన సాంప్రదాయ దుస్తులు ఎలాగైనా వెస్ట్రన్ వేర్లో అయినా ఏదైనా సరే చాలా బాగా కుడతారు టైలర్స్ చాలా మంచిగా కూడా ఉంటారు టైలర్స్ చాలా బాగా కూడా కుట్టిస్తారు చాలా మంచి వాళ్ళు మనకి వెబ్సైట్ వాళ్ళు చాలా ఉపయోగపడతారు ఊరికే మనం వాళ్ళ దగ్గరికి మన దగ్గరకు ఊరికే పోయి తిరగకుండా వాళ్ళే వచ్చి చేసుకుంటున్నారు కాబట్టి చాలా బాగుంది ఈ వెబ్సైట్లో యాప్లు కూడా చాలా బాగున్నాయి మనకు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి ఇంకా మనం వర్క్ మీద మనం కొంచెం బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు మన దగ్గరికొచ్చి మనల్ని చూసుకుంటారు కానీ మంచిగా ఉంటుంది అప్పుడు అందరం బాగుంటుంది ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇంకా అన్ని ఉంటాయి మన డ్రెస్సెస్ మన స్టిచ్చింగ్స్ అన్ని చాలా బాగుంటాయి మనం మంచిగా చేసుకుంటాము వాళ్ళు కూడా మంచిగా ఉంటారు ఇంకా ఏంటంటే చేయాలంటే వాళ్ళు కూడా చాలా బాగా టాలెంట్ ఉంటుంది వాళ్ళ టాలెంట్ అంతా కుట్టించుకుంటున్నాము మనం చాలా మంచిగా ఉంటుంది మనకు వాళ్ళ మనం ఎలా చెప్తే వాళ్ళు డిజైన్ చెప్తే వాళ్ళు అలా డిజైన్ చేస్తారు వాళ్ళు చాలా మంచిగా చేస్తారు అసలు వాళ్ళకు చాలా బాగా వస్తుంది అలాంటివి చేయడానికి ఎంత బాగా చేస్తారంటే అసలు చాలా బాగా చేస్తారు అసలు ఇంకా టైలర్స్ వాళ్ళు ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ ఎలా అంటే అలా వాళ్ళకు మనకు నచ్చినట్టు కష్టపడి చేయిస్తారు అందులో వాళ్ళు తృప్తిని వెతుక్కుంటారు చాలా అంటే చాలా బాగా చేయిస్తారు ఇంకా దుస్తులు ఇంకా ఎవరికీ ఎలా కావాలన్నా అలా చేస్తారు ఇంకా వాళ్ళు కష్టపడి ఎలాగో అలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ చిన్న పిల్లల్ని సతాయించుకుంటూ ఇలా డ్రెస్ స్టిచెస్ చేస్తారు చాలా బాగా అంటే చాలా బాగా చేస్తారు ఇంకా అందరు ఎంత పిల్లలు ఏడిపిస్తున్న వాళ్ళను పక్కకు పెట్టి మనకోసం చాలా కష్టపడి అలా చేయిస్తారు ఇంకా మనకు ట్రెడిషనల్గా కావాలంటే ట్రెడిషనల్గా వెస్ట్రన్ వేర్లో ఉంటే వెస్ట్రన్ వేర్లో మామూలుగా ఇంకా చిన్న ఏ బ్లౌజ్ అయినా సరే చిన్న బ్లౌజ్ నుండి పైన మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్స్ వరకు అన్నీ చేస్తారు ఐ మీన్ నార్మల్ బ్లౌస్ నుండి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వరకు చేస్తున్నారు అంటే వాళ్ళ గురించి మనకు ఇప్పుడే అర్థమై ఉండాలి వాళ్ళు చాలా బాగా చేస్తారు మంచిగా ఉంటుంది వాళ్ళ దగ్గర ఇంకా మంచిగా చేస్తున్నారు మనం మనం తృప్తితో ఉంచాలి ఆనందంగా ఉంచాలి అలాంటప్పుడే మనకు మంచిగా ఉంటుంది ఇంకా ఈ టైలర్స్ వాళ్ళు చాలా టెక్నాలజీతో మంచిగా టైలర్ చేస్తారు ఇంకా కటింగ్ వాళ్ళు చాలా బాగా చేస్తారు ఏ షేపులో కావాలంటే ఆ షేపులో వాళ్ళు చేస్తారు బనారస్ ఫిష్ కట్ హాండ్స్ ఎలా అంటే అలా చేస్తారు చాలా బాగుంటుంది ఈ డ్రెస్సెస్ మనం వేసుకున్నప్పుడు మనకు చాలా లుక్ వస్తుంది చాలా బాగుంటాయి మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్న డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటాము ఫస్ట్ కాబట్టి మనకి ఎలా డిజైన్ ఎలా ఏ డిజైన్ ఎలా కావాలో వాళ్ళకి తెలుసు దేని మీదకి ఏది సెట్ అవుతుందో వాళ్ళకి తెలుసు సో మనకేది ఎలా ఉండాలో వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పింది మనం వినుకొని వేసుకున్నపుడు చాలా తృప్తిగా చాలా మంచిగా ఆనందపడతారు వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు చేయడమే మనకి కూడా చాలా మంచిది వాళ్ళు బాగా చేయిస్తారు ఇంకా వాళ్ళు వెస్ట్రన్ వేర్లు కొత్త కొత్త డిజైన్స్ కూడా పెట్టి వాళ్ళు మంచిగా చేయిస్తారు ఇంకా వాళ్ళు మగ్గం వర్క్ అయితే చేతితోనే చేయిస్తారు కాబట్టి చాలా బాగుంటుంది ఇంకా మంచి మంచిగా చేయిస్తారు మన కోసము ఇంకా వాళ్ళ చేతులకి కొన్నిసార్లు నీడిల్స్ గుచ్చుకుంటూ ఉంటాయి సాంప్రదాయ దుస్తులు మరి ట్రెండీ డ్రస్సులు మార్కెట్లో దొరికేవన్నీ డ్రెస్సులతో డిజైన్ చేస్తారు చేతితో కూడా వాళ్ళు మంచిగా కుట్టేస్తారు డిజైన్స్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి ఇంకా డిజైన్స్ చేసుకొని కొలతలు కుట్టించుకొనే డ్రెస్సులే బాగా నప్పు నచ్చుతాయి మనకు అందుకే చాలామంది కుట్టించుకున్నప్పుడు నచ్చిన బోటిక్ టైలరింగ్ షాప్ల చుట్టు తిరుగుతారు ఇంకా ఇవ్వడం దగ్గర నుంచి మళ్ళీ మన చేతికి వచ్చే వరకు వాళ్ళు చాలా కష్టపడతారు ఫోన్లు కూడా చేస్తారు మనకు మీది అయిపోయింది వచ్చి తీసుకెళ్ళండి ఇలాంటివి చేస్తారు కదా వాళ్ళు మనకి అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కదా కానీ వాళ్ళకు మనం వేసుకున్నప్పుడు వాళ్ళకు తృప్తి వేరే ఉంటుంది మంచిగా ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది కూడా ఇంకా మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచి చేస్తారు మనకు ఊరికే చిరాకు పడవద్దు వాళ్ళకు కూడా మస్తు పనులు ఉంటాయి అవన్నీ పక్కనపెట్టి మనకోసం చేస్తారు అవన్నీ ఇంకా మంచిగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడైనా మనమేది అడిగిన కాదనకుండా వాళ్ళు ఇంటికెళ్ళకుండా అక్కడే ఉండి చేస్తారు షాప్ దగ్గర నాకు ఇప్పుడు పని ఉంది అర్జెంట్ ఉంది ఆంటీ అంటే సరే మంచిగా చేసి పెడతారు మనకోసం అసలు ఎంత బాగా చేస్తారంటే అసలు నచ్చిన డిజైన్ చేస్తారు ఎంత బాగా చేస్తారు ఏ షేపులో కావాలంటే ఆ షేపులో చేస్తారు ఏం అయినా చేస్తారు వద్దు అననే అనరు చాలా మంచిగా చేస్తారు మనకు అసలు ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు అయినా అసలు వాళ్ళు తయారు ఎంత బాగా చేస్తారు మగ్గం వర్క్ అంటే మగ్గం వర్క్ మ్యారేజస్కి ఫంక్షన్స్కి నేమ్ సెరమనికి హల్దీ ఫంక్షన్స్కి ఇంక సారి ఫంక్షన్స్కి హాఫ్ సారీ ఫంక్షన్కి ఇంకా దేనికైనా కూడా వాళ్ళు చాలా కష్టపడి మనకోసం చాలా బాగా చేస్తారు మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి టైలరింగ్ వాళ్ళకు అయితే ఖచ్చితంగా వాళ్ళకి మనం చాలా కష్టపడి చేస్తారు వాళ్ళు వేరే వేరే డిఫరెంట్ డిజైన్స్ పెట్టి మనకు మంచిగా ఉండాలని వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళు చాలా మంచిగా చేస్తారు అసలు వాళ్ళకు మంచిగా ఉంటుంది వాళ్ళకి ఏది కావాలన్నా మనం చేయాలి వాళ్ళు చాలా బాగుంటారు మంచిగా మనతో ఎప్పుడు కలిసే ఉంటారు ఇంకా టైలర్ వాళ్ళు ఎప్పుడు చాలా బాగుంటుంది ఇంకా టైలర్ వాళ్ళు వెబ్సైట్స్ కూడా ఉంటాయి ఇంకా చాలా కూడా ఉంటాయి ఇంకా మెన్స్కైనా సరే కపుల్స్కి ఎవరికీ తెలియకుండా సర్ప్రైజ్ ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా చాలా మంచిగా ఉంటుంది ఇలాంటివి ఇంస్టాగ్రామ్ పేజెస్లో కూడా మెన్షన్ చేస్తారు ఇంకా చాలా బాగుంటుంది కానీ ఇంకా మంచిగా ఉంటారు అన్నీ తయారు చేసి మనకు నచ్చిన డిజైన్స్ వాళ్ళు కొట్టి ఇస్తారు ఇంకా చాలా బాగుంటుంది